పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు ఇష్టమైన పిండి వంటలు ఏంటంటే ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఇష్టం అలాగే బజ్జిలు అనగా అలాగే కజ్జి కాయలు సున్నుండలు ఇవ్వన్ని అంటే పిండి వంటల్లో అనేక మంది ప్రజలకు చాలా ఇష్టము అలాగే చిలకలు కూడా పంచదార చిలుకలు అలాంటి స్వీట్స్ లడ్డులు అంటే ఇలాంటివి చాలా మందికి ప్రజలకు మా గ్రామములో జంతికలు అనగా అనేక మందికి ఇష్టం వీటి వలన వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది అలాగే బలం అనేకమందికి చాలా ఇష్టము కూడా ఉంటాయి ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో ఇష్టపడేవి అన్ని పిండి వంటలే అలాగే ఇలాంటివి అన్ని తినడం వలన వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటాయి